నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం నేను ప్రతిసారి కోటిలో ఉన్న స్టేషనరీస్కు వెళ్తాను అక్కడ హోల్సేల్ ప్రైసస్ మరియు అన్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డిస్కౌంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కార్డ్ బోర్డ్స్ కానివ్వండి ఛార్ట్స్ కానివ్వండి అక్కడ ఉన్న క్వాలిటీ అక్కడ ఉన్న అక్కడ ఉన్న స్ట్రెంత్ అనేవి నేను వేరే ఎక్కడ చూడలేదు అండ్ హిమాలయ బుక్ స్టోర్స్ అనేది కూడా చాలా ఆసక్తి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కానీ అక్కడ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి అందుకని నేను ప్రిఫర్ చేసేది మాత్రం హిమాలయ బుక్ స్టోర్స్తో పాటు కోటిలో ఉన్న యూనివర్సల్ బుక్ స్టోర్స్ అక్కడ చాలా రీజనబుల్ ప్రైస్ విత్ డిస్కౌంట్స్ కూడా ఇస్తారు మీరు అందరు కూడా అక్కడికి వెళ్ళి డ్రాయింగ్ ఐటమ్స్ ఛార్ట్స్ అని కలర్ పెన్సిల్స్ పెన్సిల్స్ వాట్ఎవర్ అన్నీ అక్కడ అవైలబుల్గా ఉంటాయి